ప్రతి సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితికి నేను వినాయకుని నా చేతులతో స్వయంగా మట్టితో చేస్తాను అలా చేసేటప్పుడు ఎవరు ఎటువంటి డిస్ట్రబెన్సెస్ లేకుండా నాకు కావాల్సిన సామాగ్రిని వారు నాకు అందిస్తూ ఉంటారు ముందుగా నేను బక బంకమట్టిని బాగా గుల్ల చేసి వాటిని ఒక సపరేటుగా పెట్టుకొని దేవ్ దేవుని రూపం ఏ విధంగా చేయాలో ముందుగా ఒక పటాన్ని తీసుకుని ఆ పటం ద్వారా నేను దేవుని రూపులు ఎలా చేయాలి అని స్థిమిత పరుచుకొని ఆ తరువాత విగ్రహం చేయడం నేను త స్టార్ట్ చేస్తాను ఆ బంకమట్టితో ఫస్ట్ ఏ రూపులో రావాలి అని చూసుకొని ఆ రూపు ప్ర పరంగా బంక మట్టి తీసుకొని నేను విగ్రహాన్ని తయారు చేయడాన్ని స్టార్ట్ చేస్తాను అలా తయారు చేసిన విగ్రహాన్ని నేను వినాయక చవితికి మా ఇంట్లో పెట్టి పూజిస్తాను